ఇతర గ్రహాలపై జీవం ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి దానికి ఏంటంటే అండి కొన్ని గ్రహాంతర జీవులు అనేవి ఉన్నాయి అని చెప్పి మన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశారండి అది రష్యాలోను ఇంకా జపాన్లోను జరిగినాయి అండి అవి ఏంటంటే ఏలియన్స్ థియరీ అని కూడా ఉంటుందండి అవి ఏంటంటే నండి మనం ఒక సాటిలైట్ని అక్కడికి పంపినప్పుడు అక్కడ కొన్ని వాయిసేస్ అనేవి రికార్డ్ అయినాయి అని చెప్పి మనకి గూగుల్లో కూడా ఉంటాయండి అవి విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ కూడా జీవము అనేది ఉంది అనేసి మనకి ఒక రుజువు అనేది ఉందండి ఇంకా వీటి గురించి అయితే ఇంకా ఎక్స్పరిమెంట్స్ అనేవి ఇంకా జరుగుతు ఉన్నాయండి ముఖ్యంగా అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వీటి మీద ఎక్స్పరిమెంట్స్ అనేవి చేస్తున్నారండి వీటి మీద అయితే సినిమాలు అన్ని కూడా వచ్చినాయి నేనైతే ఉన్నాయనే అనుకుంటున్నానండి